నేను రోజుకి ఒక రెండు గం రెండు మూడు గంటలు అలా నేర్చుకుంటాను అ పాటలు నేను ఎలా నేర్చుకుంటాను అంటే ఏమైనా యూట్యూబ్లో వినడం ద్వారా లేకపోతే ఎక్కడైనా ఎవరైనా పెట్టుకున్నప్పుడు వినడం వల్ల అది ఒకటి రెండు సార్లు వింటుంటే మనకి కూడా ఇంకా నేర్చికోవాలి ఇంకా మంచిగా పాడాలి అని అనిపిస్తుంది అలా వినేకొద్దీ ఇంకా ఇంకా మనకి బాగా అలవాటు అయిపోతుంది అప్పుడు పాటలు ఇంకా చాల చక్కగా వస్తాయి